ఆంధ్రప్రదేశ్లో కళలు హస్తకళల రంగం గ్రామీణ ప్రాంతాలలో దేవుళ్ళు లేక జంతువులు లేదా పురాణ గాథలు వంటి సాంస్కృతిక చిహ్నాలు అర్థాలను దాని రూపాలు నమూనాలలో ఎలా చేర్చుకుంటుంది కళల్లో క్రమరహిత నమూనాలు మా మొక్కలు చాలా బాగా పెంచుతాము నిమ్మ చెట్టు జామ చెట్టు మామిడి చెట్టు రకరకాల మొక్కలు చుట్టూ బాగా పెంచుతాము పూల మొక్కలు కనకాంబరాలు గులాబీలు తెల్ల పూల చెట్లు దేవుడికి కావాల్సిన పూజకి సంబంధించిన పూల మొక్కలన్నిటిని బాగా పెంచుతాము రంగులు హస్తకళలు చుట్టూ చుట్టూ హస్తకళలు మొత్తం అన్నిీ చాలా ప్రకాశవంతంగా చూడ్డానికి చాలా బాగుంటుంది